నేను తరచుగా పుస్తకాలు మరియు కథనాలను మళ్ళీ మళ్ళీ చదువుతాను కొన్ని రచనలు చదువుతూనే ఉండడానికి అనువైనవి ఎందుకంటే ప్రతి సారి వాటిలో కొత్త అర్థాన్ని కనిపెట్టగలము ఇప్పటివరకు నేను చదివిన కొన్ని ముఖ్యమైన కథలు అందులో మొదటిది మహాప్రస్థానం ఇది రాసిన కవి శ్రీశ్రీ ఈ కవితా సంంపుటి నా ఆలోచనా దోరణిని మార్చింది సమాజంలోని అన్యాయాలను ఎదుర్కునే ధైర్యాన్ని ఇచ్చింది రెండవది ఆత్మకథ ఇది రాసిన కవి మణి శంకర్ నిజ జీవిత అనుభవాలు కష్టసుఖాలు ఎలా ఉంటాయో అర్థమైంది మూడవ కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జార్జ్ ఆర్వెల్ అనే ఒక కవి రాశారు సమాజంలో అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందో చూపించింది నా ఆలోచనల మీద ఈ కవులు ఎలా ప్రభావితం చెయ్యగలిగారంటే కొన్ని కథలు నన్ను మరింత విమర్శనాత్మకంగా ఆలోచించేలా చేశాయి కొన్ని జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడడాన్ని నేర్పించాయి కొన్ని పుస్తకాల ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడం అలవాటయ్యింది నిజంగా నేను బీబీసి ద హిందూ మరియు మీడియం లాంటి వెబ్సైట్ నుంచి కూడా కథనాలను తరచూ చదువుతాను ఇవి నన్ను నిత్య నవీన ప్రపంచం గురించి అవగాహన చేసుకునేలా చేస్తాయి